మన తెలుగు భాషలో నాకిష్టమైన రెండు పదాలు అవి ఏంటి అంటే ఒకటి అమ్మ ఇంకొకటి నాన్న ఎందుకంటే మమ్మీ డాడీ అని మనం పిలిచినాము అనుకో అందులో ఆప్యాయత ఏముంది లేదు ప్రేమ కూడా లేదు అదే మనం అమ్మ నాన్న అని మనం ఆ పదాలతో పిలిస్తే మనకు ఆ ప్రేమ ఆప్యాయత అనేది మనకు ఆ పదాలలో మనకు కనిపిస్తాయి తెలుగు భాష మన మాతృభాష అంటే మనిషి పుట్టిన తర్వాత మొదటగా భాష నేర్చుకునేది మన అమ్మ ఒడిలోనే అదే మన మాతృభాష అవుతుంది ఈ సృష్టిలో ఎన్నో జీవరాసులు ఉన్నాయి కానీ అందులో మానవునికి మాత్రమే తమ మనసులోని భావోద్వేగాలను బయట పెట్టడానికి మనం భాష అను ఆయుధం మనకు తోడ్పడుతుంది ఈ భాష ద్వారా మనం భావాలను వ్యక్తపరచగలం

ఈరోజు ఎందుకు జరుపుకుంటాము అంటే ఈరోజు ఒక్క మన ప్రఖ్యాత కవి తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా మనం జరుపుకుంటాం ఎందుకంటే ఆయన మన తెలుగు భాష గురించి మనకు తెలుగు కోసం ఆయన సేవలు చేసినవి అవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ఆరోజు అనేది తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాం భాష ఏదైనా అది తల్లితో సమానం మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషను కూడా మనం అంతే గౌరవించాలి తెలుగు అనేది గ్రామీణ భాషలకు కుటుంబానికి చెందిన భాష ఈ తెలుగును ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కువ మనం మాట్లాడుతారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే అది కొంచెం వ్యాసభాషలా ఉంటుంది తెలంగాణలో మాత్రం స్వచ్ఛంగా ఉంటుంది ఈ తెలుగు భాష అనేది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు మాతృభాష